మేము రోజు తయారు చేసుకునే వంటకాల్లో అన్నము పప్పు కూరలు సాంబారు పిండి వంటలు మసాలాలు వేసి ఏమీ చెయ్యము మేము పండగలకి వేరే అన్ని బూరెలు గారెలు పాయసాలు లాంటివి చేస్కుంటాము